నేను ఈ మధ్య వాషింగ్ మెషిన్ తీసుకున్నాను ఆ వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతకడానికి చాలా సమయం పడుతుంది అన్ని రెండు గంటల పైన సమయం పడుతుంది కాటన్ బట్టలు ఉన్ని దుస్తులు ఇవన్నీ దేనికి అది వేర్వేరుగా వేసుకోవాల్సి వస్తుంది దాని వలన అన్ని ఉన్ని దుస్తులు అయ్యేదాకా వేచి ఉండాల్సి వస్తుంది తర్వాత దానికి సమయం కూడా ఎక్కువగా పడుతుంది తర్వాత అది ఆరడం కూడా తొందరగా తడి అంతా పోవడం లేదు ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం తగ్గించి ఉన్నట్టు అయితే బాగుండేది